ఎవరైనా చనిపోయినప్పుడు లేదా మరణించినప్పుడు చేసే చివరి క్రియలనే అంత్యక్రియలు అంటారు అంత్య అంటే చివరి క్రియలు అంటే పనులని అర్ధం అయితే మొదటిగా తన సొంత ఊరిలో కాకుండా వేరే ఊరిలో ఎవరైనా చనిపోతే వారిని వారి సొంత ఊరికి తెచ్చి వారి ఇంటి ముందు టెంట్ వేసి పెడతారు అయితే వివిధ ప్రాంతాల్లో నివసించే కుటుంబ సభ్యులు అందరూ వచ్చి వారి వారి చివరి చూపులు చూసేంత వరకు రోదనలు జరుగుతూ ఉంటాయి ఆ ఊరి నుండి కనీసం ఇంటికి ఒకరైనా వచ్చి వారి చివరి చూపులు చూసుకోవడం ఆచారం అయితే ఆ చివరి చూపు చూసుకొని ఇంటికి వెళ్ళేవారు స్నానం చేసి మాత్రమే ఇంటికి వెళుతూ ఉంటారు ఇది ముఖ్యంగా హిందువుల ఇంట్లో చేసేది అయితే రోదనలు పూర్తయిన తరువాత శవాన్ని కూర్చోబెట్టి స్నానం చేసి పాడెపై వేసి వారి కొడుకుల చేత స్మశానం వరకు లేదా వల్లకాటి వరకు తీసుకువెళతారు ఈ తరుణంలో ఆ ఇంటి మంగలి డప్పులు కొడుతూ ఉంటాడు మిగతా ఎవరైనా చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వారు పువ్వులను వేస్తూ తీసుకువెళతారు అయితే అప్పటికే ఆ ఇంటి యొక్క చాకలి వాడు శవాన్ని కాల్చడానికి కట్టెలను అమర్చి ఉంచుతాడు ఎక్కడా అది స్మశానంలో లేదా వల్లకాటిలో అమర్చి ఉంచుతాడు ఆ ఇంటి పెద్ద కొడుకు ఆ శవం చుట్టూ కుండ నీరు మోసి దానికి కొడవలితో కన్నం పెట్టి ఆ నీరు వొలికేంత వరకు మూడు చక్కర్లు కొడతాడు కొట్టిన తరువాత ఆ ఇంటి పెద్ద కొడుకు నిప్పు పెట్టి శవాన్ని కాలుస్తాడు అది బాగా కాలేలోపు అందరూ వారి వారి ఇంటికి రోదించుతూ వెళుతూ ఉంటారు ఆ ఇంటి యొక్క చాకలి మాత్రం ఆ శవం పూర్తిగా కాలే వరకు అక్కడే ఉంటాడు కాలిందని పూర్తిగా కంఫర్మ్ అయిన తరువాత వాళ్ళింటికి వెళతాడు చనిపోయిన పదకొండు లేదా నెల రోజుల లోపు కార్యం జరిపి ప్రజలకు మాంసం లేదా కౌసు పెడుతూ ఉంటారు అయితే శవం కాలం తరువాత ఇంటికి వచ్చిన ఇంటి ప్రజలు ఇంటి మనుషులు వారు స్నానం చేసే ఇంటికి వెళతారు